ప్రస్తుత భారతీయ ఉద్యోగ మార్కెట్ అనేక సవాళ్లు మరియు అవకాశాలతో ముందుకు సాగుతుంది రెండు వేల ఇరవై ఐదులో భారతదేశంలో ఉద్యోగ నియామకాలు తొమ్మిది శాతం వృద్ధి చెందుతాయని అంచనా వేయబడింది ముఖ్యంగా ఐ టీ మరియు రిటైల్ రంగాాలలో ఈ వృద్ధి కనిపిస్తుంది సవాళ్ళు నైపుణ్య లోటు దరఖాస్తుదారులలో కేవలం నలభై రెండు పాయింట్ ఆరు శాతం మంది మాత్రమే ఉద్యోగార్హత కలిగి ఉన్నారు అని నివేదికాలు సూచిస్తున్నాయి ఇది విద్యార్థులు మరియు విద్యా సంస్థలు పరిశ్రమ అవ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని సూచిస్తుంది ఇక అర్థిక వ్యవస్థ తాత్కాలిక మరియు ఫ్రీ లాన్స్ ఉద్యోగాల పెరుగుదలతో సాంప్రదాయ ఉద్యోగ భద్రత తగ్గుతూ ఉంది దీనివల్ల ఉద్యోగుల భద్రత మరియు ప్ర ప్రయోజనాల పరిరక్షణ కొత్త విధానాలు అవసరం అవుతున్నాయి యువ నిరుద్యోగిత్వం యువతలో నిరుద్యోగం పదిహేను శాతం స్థాయిలో ఉంది ప్రతి సంవత్సరం పది నుండి పదిహేను మిలియన్ మంది యువత ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు ఇది పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవ అవకాశాలను సృష్టించాల్సిన అవసరాన్ని సృష్టిస్తుంది అవకాశాలు సాంకేతిక రంగంలో వృద్ధి క్లౌడ్ కంప్యూటింగ్ ఏ ఎం ఎల్ సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో నైపుణ్యాలు కలిగిన వారికి డిమాండ్ పెరుగుతుంది ఈ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్నాయి ప్రభుత్వ ప్రోత్సాహకాలు భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్ త తయారీ వంటి రంగాలను ప్రోత్సహించేందుకు రెండు పాయింట్ ఏడు బిలియన్ ప్రోత్సాహ పథకాన్ని ఆరంభించింది దీని ద్వారా తొంభై ఒక్కవేల ఉద్యోగాలు సృష్టించ పడతాయని అంచనా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థలు కలిసి నైపుణ్యావృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ఉద్యోగార్హత పెంచేందు కృషి చేస్తున్నాయి